నా జీవనోపాధి కోసం నేను మొదటిలో కిరాణా షాప్లో మరియు అలాగే ఒక మందుల షాపుల్లో నేను పనిచేసే వాడిని తర్వాత ప్రభుత్వ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాన్ని నేను జాయిన్ అయ్యాను ఇది నాకు చాలా నచ్చింది అలాగే నాకు ప్రైవేట్గా షాపుల్లో పనిచేసేటప్పుడు నాకు ఎక్కువ డబ్బులు అనేవి వచ్చేవి కావు అలాగే నా కుటుంబాన్ని పోషించుకోవడంలో కూడా నేను చాలా ఇబ్బందులనేవి ఎదుర్కొన్నాను ఈ యొక్క ప్రైవేట్లు షాపుల్లో పనిచేసేటప్పుడు మా ఇంట్లో కేవలం గడవడానికి మాత్రమే మా ఇల్లు గడవడానికి మాత్రమే సరిపోయేవి అంతకుమించి మా యొక్క కుటుంబంలో ఏవన్నా కొనుక్కోవాలన్నా ఏమన్నా తీసుకోవాలన్న సరిపోయే ఆర్థికంగా మేము వెనకబడుతూ ఉండేవాళ్ళము నేను ఈ యొక్క గవర్నమెంట్ పరీక్షలు రాసి గవర్నమెంట్ ఈ యొక్క ఉద్యోగాన్ని సంపాదించాను ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించిన తర్వాత నాకు పని కొంచెం సులువయింది దాన్ని బట్టి నేను నా యొక్క కుటుంబంతో తగినంత సమయాన్ని గడుపుతూ ఉంచాను అలాగే నాకోచ్చే జీతంతో నా ఇల్లు నేను గడుపుకుంటూ అలాగే నేను కొన్ని నా యొక్క వస్తువులను నా యొక్క ఇంట్లోనికి కొత్తవి కొనుక్కున్నాను అలాగే నేను ఈ మార్గన్ని ఎందుకు ఎంచుకున్నాను అంటే ప్రైవేటుగా పదహైదు వరకు షాపుల్లో చేసేటప్పుడు నాకు ఇల్లు గడవడానికి డబ్బులు సరిపోయేవి కాదు నేనప్పుడు నిర్దేశించుకున్నాను నేన్ ఎలాగైన నా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి కొడితేనే కానీ నా యొక్క కుటుంబంలో సమస్యలు తొలగిపోవు అని నేను నిర్ణయించుకున్నాను ఎప్పట్నుంచో ప్రయత్నం చేస్తున్నాను దాదాపు పదిహేడు సంవత్సరాల నించి నేను ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతూ చాలా ఎదురు చూశాను కానీ అవన్నీ ఇప్పుడు కలిసొచ్చింది ఈ ఎగ్జామ్స్ వచ్చాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ఖాళీలున్నాయంటే నేను వెంటనే పరీక్షలు రాసి నేను ఈ యొక ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగాన్ని ఈ గవర్నమెంట్ ఉద్యోగాన్ని నేను జాయిన్ అయ్యాను నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఎప్పట్నుంచి నేను ఒ ఒక గవర్నమెంట్ ఉద్యోగినని అలాగే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగంలో నా కుటుంబాన్ని పోషించుకునే అంత ధనం అనేది నాకు వస్తుంది దాన్నిబట్టి కూడా నేను చాలా ఆనందిస్తున్నాను ఇప్పుడు ఈ యొక గవర్నమెంట్ ఉద్యోగాన్నే నేను సంపాదించినందుకు నేను చాలా గౌరవపడుతున్నాను అలాగే గౌరవంగా అలగే చాలా ఆనందపడుతున్నాను ఈ గవర్నమెంట్ ఉద్యోగం వల్ల నా జీవితంలో ఇది ఒక మంచి ఈ యొక్క అవకాశామని నేను భావిస్తున్నాను